చెప్పండి మేము అదే ఫ్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాము రేట్ ఎలా ఉందండి

ఓకే

ఇప్పుడు ఇలా గుంట అలా అంటారు కదండి అది హండ్రెడ్ సెంటీమీటర్స్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంటుందా

మేము ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కావాలి ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నాము

ఓకే చూస్తాను మీరు చెప్పండి నేను రేట్ అన్నీ చూసుకుని ఓకే అక్కడెలా ఉంటుంది ఏరియా అన్నీ చూడాలి కదా

ఓకే

ఓకే ఓకే ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తానండి ఓ ఓకే